అవును తప్పనిసరిగా అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఎక్కువగా టీవీలు మరియు ఫోన్లకి బాగా అలవాటు పడిపోతున్నారు కాబట్టి వాళ్ళు చూసే వాటిలో విద్యా సంబంధమైన కంటెంట్ ఉన్నట్లయితే వారు నేర్చుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి నా చిన్నతనంలో అయితే డిస్కవరీ సోనీ బీబీసీ అలాంటి ఛానల్స్లో అనేకమైన సైన్స్ ఎక్స్పరిమెంట్లు గట్టా జరిగేవి అదే విధంగా పిల్లలకి సంబంధించిన కార్టూన్ నెట్వర్క్ పోగోల్లో ఇలాంటి వాటిల్లో ఎఫ్ఏక్యు అని మ్యాడ్ అని ఇలాంటి సైన్స్ సంబంధించిన ప్రోగ్రాంలు వేసేవారు వీటి వల్ల మేము చాలా నేర్చుకున్నాము అదేవిధంగా పిల్లలకి అనేకమైనవి నే నేర్చుకోవడానికి అనువుగా వారు చాలా బాగా చెప్తారు దాని మూలంగా వారికి చాలా ఉపయోగపడుతుంది వారు చాలా సైన్స్కి సంబంధించిన కంటెంట్ని నేర్చుకుంటారు ఇది ఇంకా మెరుగుపరిచినట్లయితే పిల్లలు నేర్చుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అది కూడా ప్రాంతీయ భాషలో చేసినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే వారికి ఈజీగా అర్ధమయ్యి వారు నేర్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అదే ప్రాంతీయ భాషలో కాకుండా ఇంగ్లీష్లో కానీ లేదంటే హిందీలో కానీ ఇలాంటి వాటిలో చేసినట్లయితే వారికి పిల్లలకి అర్థం కాక మార్చేస్తారు కానీ కొంతమంది పిల్లలు అయితే బొమ్మలు చూస్తారు కాబట్టి వాటిలో అనేక భాషలు కూడా కొంతమంది నేర్చుకుంటారు అంటే ఇప్పుడు బొమ్మలు హిందీలో వస్తాయి హిందీ వారికీ మెల్ల మెల్లగా అర్థమవుతూ ఉంటుంది అదే విధంగా ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్ను కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే చిన్నప్పుడు కాబట్టి వారు నేర్చుకోవడం చాలా స్పీడ్గా నేర్చుకుంటారు దాని వల్ల వాళ్ళు చాలా బాగా వాటిని ఉపయోగించుకోవచ్చు అదే విధంగా వీటిల్లో ఇంకా ప్రాంతీయ భాషల్లో అయితే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు నేర్చుకోనక్కర్లేకుండా వచ్చిన వారి భాషని కాపాడుకున్నట్లు ఉంటుంది అదేవిధంగా వారికి చాలా సులువుగా అర్థం అవ్వడం వల్ల అనేకమైన విషయాలు ఇంకా నేర్చుకోవచ్చు దాని బదులు అంటే భాష కన్నా ఎక్కువగా కంటెంట్ని నేర్చుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని నా ఉద్దేశం